హలో నేను షేక్ ఆఫీజాను మాట్లాడుతున్నాను నా కస్టమర్ ఐడీ టూ సిక్స్ టూ సిక్స్ మరియు నా గ్యాస్ బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఏడు ఎనిమిది నాలుగు రెండు నేను తాత్కలికంగా విదేశాలకు వెళ్తున్నాను కాబట్టి నా ప్రస్తుత గ్యాస్ సిలిండర్ బుకింగ్ను వెంటనే రద్దు చేయాలి దయచేసి ప్రక్రియను వేగంగా పూర్తి చేయండి అప్పుడు గ్యాస్ ఏజెన్సీ ఏమన్నారు అంటే సరే మీ బుకింగ్ వివరాలను చెక్ చేస్తున్నాను మీరు మూడవ తేదీన బుకింగ్ చేశారు మూరు పూర్తిగా రద్దు చేయాలి అనుకుంటున్నారా లేక మరొక తేదీకి వాయిదా వేయాలి అనుకుంటున్నారా అని అడిగినప్పుడు నేను ఏమన్నాను అంటే లేదు నేను పూర్తిగా రద్దు చేయాలి అనుకుంటున్నాను మీరు దయచేసి వెంటనే రద్దు చేసి దాని స్థితిని నాకు తెలియజేస్తారా అని అన్నాడు అప్పుడు గ్యాస్ ఏజెన్సీ గారు ఏమన్నారు అంటే సరే మీ బుకింగ్ రద్దు ప్రక్రియను ప్రారంభించాారు మీరు నమోద్దు చేసిన మొబైల్ నెంబర్ను రద్దు నిర్ధారణ మెసేజ్ వస్తుంది ఇంకా ఏదన్నా సహాయం కావాలా అని అడిగినప్పుడు నేను ఉన్నాను మీకు ధన్యవాదాలు నాకు రద్దు నివారణ మెసేజ్ వస్తుందన్న విషయం సరే మీరు చెప్పినట్లే వస్తే ఇక సమస్య లేదు మీ సహాయానికి కృతజ్ఞతలు అప్పుడు గ్యాస్ ఏజెన్సీ గారు మీ సేవల ఎప్పుడైనా ఉంటా శుభోదయం అని అన్నారు నేను శుభోదయం అని అన్నాను